మా ప్రాంతంలో ఎక్కువ అందుబాటులో ఉన్న క్రీడలు ఇట్ల కబడ్డీ వాలీబాల్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి క్రికెట్ మనకు మా స్కూల్ లో జోనల్స్ అని పెడుతూ ఉంటారు అక్కడ మనం కబడీ వాలీబాల్ ఫుట్ బాల్ క్రికెట్ ఇలాంటివన్నీ పార్టిసిపేట్ అయ్యేలా చేస్తారు మనకు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉన్నాయి స్టేట్ లెవెల్ లో ఉన్నాయి ఇంకా మండల్ లెవెల్ లో కూడా ఉన్నాయి డిస్టిక్ లెవెల్స్ లో కూడా ఉన్నాయి మనం ఫస్ట్ మండల్ లెవెల్ లో క్వాలిఫై అయ్యామంటే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ లోకి తీసుకుని వెళ్తారు మా ప్రాంతంలో మండల్ లెవెల్ లో పూతలపట్టులో మాకు మంచి క్రీడా కేంద్రం అనేది ఉన్నది జెడ్పీ హై స్కూల్ లో ఈ క్రీడా కేంద్రం అనేది ఉంది ఇక్కడ మనకి జోనల్స్ కి తీసుకొని వెళ్ళడానికి చాలా ప్రయత్నాలనే చేస్తారు ఇక్కడ చాలా ట్రైనింగ్ అనేది ఉంటుంది చాలా బాగా నేర్పిస్తారు ఇలా చాలామంది డిస్టిక్ లెవెల్ లో కూడా కప్స్ అనేది కొట్టినారు ఇలా కొట్టిన వాళ్ళు చాలామందే ఉన్నారు